నేను నా బైక్పై చాలా సాహసాలే ఎదుర్కొన్నాను నేను చాలా మార్గాలు నా బైక్ తీసుకొని నడిపాను ఎలాంటి నేను మట్టి రోడ్లో బురద రోడ్లో మంచి హైవేలో నా బైక్ని బాగా నడిపాను మట్టి రోడ్లో అయితే ఎప్పుడూ చేయలేని ఎక్స్పీరియన్స్ నా కలిగింది ఎందుకంటే అక్కడ ఎత్తులు దిగుడులు ఉంటాయి కాబట్టి నేను పైకి కిందికి వస్తుంటే నాకు అది చాలా మంచి అనుభూతి అనిపించింది బురద రోడ్లో బురేదా రోడ్లో ఎక్కువగా వాన ఉన్నప్పుడు బురద రోడ్లో చాలా స్పీడ్గా వెళ్ళేవాన్ని అలా అయితే నా బండి వెనుక టైర్ బురదలో ఇరుక్కునేది కాదు కాబట్టి ఎందుకని నేను స్పీడ్గా వెళ్ళేవాన్ని వానలో కూడా చాలా సార్లు బైక్ నడిపాను ఎందుకంటే అది చాలా మంచి అనుభూతి వానలో నడపడం ఆ వాన పడుతూ ఉండంగా ఇలా మనం బైక్ నడుపుతుంటే అది చాలా మంచి అనుభూతిని ఇస్తుంది నేను చాలా సార్లు అలా వానలో బండి నడిపాను అంతేకాకుండా హైవేలో బైక్ నడుపుతుంటే అది ఎవరికి చెప్పలేనంత చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చేది అది ఒక అద్భుతమైన అనుభూతి హైవేలో బండి నడపడం అలాగే నేను నా బైక్ నడిపేటప్పుడు ఎవరుకన్న కొన్ని అత్యంత సహవాసాలతో కూడినటువంటి మార్గాలు చెప్తా చూడండి నేను నా బైక్ నడిపేటప్పుడు ఎన్నో సాహసాలు చేశాను ఎందుకంటే నేను బైకర్ని కాబట్టి ఎక్కువగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ కంపల్సరిగా పెట్టుకోండి అలాగే కొండల మీదకి ఎక్కేటప్పుడు నా బైక్ నాకు చాలా సహకరించేది అలా కొండల పైకి ఎక్కు ఎక్కుతూ ఉండంగా నాకు చాలా సంతోషంగా ఉండేది అది చాలా మంచి అనుభూతిని ఇచ్చేది నాకు